ముఖ్యంగా మా ప్రాంతంలో మూడు రకాలైన సాంప్రదాయాలు ఆచరించటం జరుగుతుంది వాటిలో ఒకటి హిందూ సంప్రదాయం రెండవదిగా ముస్లిం సాంప్రదాయం మూడవదిగా క్రిస్టియన్ సంప్రదాయం హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పండుగలను నిర్వహిస్తూ కొన్ని ఆచారాలను నిర్వహిస్తూ ఉంటారు అవి ఒకటి ఉగాది ఉగాది అంటే తెలుగు సంవత్సరాది దానిలో తెలుగుకు సంబంధించిన ఆచారంలో భాగంగా ఉగాది పచ్చడి చెయ్యడం జరుగుతుంది అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది రెండవదిగా సంక్రాంతి అంటే ప్రతీ సంవత్సరం పంట చేతికి వచ్చిన తర్వాత సంక్రాంతికి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అది సంక్రాంతి అనేది మూడు రోజుల పండగ మూడు రోజుల పండుగలో మొదటిది భోగి భోగి రోజు ఈ యొక్క సమస్యలకు సంబంధించిన అన్నీ తొలగిపోవాలని ఉద్దేశంతో భోగి మంటలు వేస్తారు రెండవ రోజు మకర సంక్రాంతిని ఆచరిస్తారు దానిలో భాగంగా పూజలు పునస్కారాలు పిండివంటలు చేసుకోవడం జరుగుతుంది ఆనందంగా గడపడం జరుగుతుంది మూడవరోజు ముక్కనుమ ఆ రోజు మాంసాహార భోజనాలు తయారు చేసుకుని తినడం జరుగుతుంది అలాగే మూడవదిగా దసరా పండుగను తొమ్మిది రోజులు చెయ్యడం జరుగుతుంది వాటిని నవరాత్రులు అంటారు రోజుకి ప్రతిరోజు ఒక అవతారంలో దేవతను అలంకరించి పూజలు చేస్తారు అదేవిధంగా నాలుగవదిగా వినాయక చవితిని కూడా రంగ రంగ వైభవంగా తొమ్మిది రోజుల పండుగగా చెయ్యడం జరుగుతుంది పండుగ మొదలుపెట్టిన దగ్గర నుంచి వినాయకుడిని నైవేద్యాలతో ప్రతిరోజూ పూజించడం జరుగుతుంది పుస్తకాలతో పిల్లల జ్ఞానం పెరగాలనే ఉద్దేశంతో పిల్లలచేత పూజలు చేయించడం జరుగుతుంది తొమ్మిదవ రోజు లాస్ట్ రోజైన తొమ్మిదవ రోజులో తొమ్మిదవ రోజున వినాయకుడిని తీసుకు వెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లాం మతం సాంప్రదాయాన్ని తెలియజేయాలంటే ప్రతీ వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేసుకోవడం జరుగుతుంది ప్రతీ శుక్రవారం ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది అలాగే సంవత్సరానికి ఒకసారి ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా మక్కా మసీదును సందర్శించాలని కోరుకుంటారు అలాగే మూడవ సంప్రదాయమైన క్రిస్టియానిటీ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకు ప్రార్థనతో వాళ్ళ దినచర్య ప్రారంభించడం జరుగుతుంది అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా ప్రార్థనలతో దేవున్నిఆరాధించి వాళ్ళు నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది అలాగే వారానికి ఏడవ రోజైన ఆదివారం చర్చీకి వెళతారు చర్చీలో జరిగే అన్నీ ఆరాధనల్లో పాల్గొనడం జరుగుతుంది ఒక క్రిస్టియన్గా నేను నా జీవితంలో ఇదొక భాగంగా క్రిస్టియానిటీని ఆచరించటం జరుగుతుంది అలాగే క్రిస్టియన్ పండుగలయిన క్రిస్టమస్ ఈస్టర్ను ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది క్రిస్టమస్ రోజు ఉదయాన్నే రెండు గంటలకు ఊరంతా మేల్కొని క్యాండిల్ ర్యాలీతోటి ఏసు ప్రభువుని ఆరాధించడం జరుగుతుంది ఊరు మొత్తం తిరగడం జరుగుతుంది ఇంటింటికి పోయి ప్రార్థన చేయడం జరుగుతుంది తరువాత పది గంటలకు చర్చీకి వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడం మన యొక్క లోటు పాట్లను దేవుని ముందు అంగీకరించటం తరువాత జరిగే ప్రతీ కార్యక్రమంలో ఆరాధనలో వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది సాయంకాలం పాస్టర్ గారి దీవెనలతోటి బయటకు రావడం జరుగుతుంది అది క్రిస్టమస్ ఈస్టర్ పండుగ విషయానికి వస్తే ఉదయాన్నే రెండు గంటలకి అందరూ ఊరు క్రిస్టియాన్ని ఆచరించి ఊరులోని ప్రతీ ఒక్కరు ఒక ఆచారంగా సమాధుల దగ్గరికి వెళ్ళి మన పిత్రులైన మన ఫాదర్స్ని మన మదర్సు మన పిత్రులందరిని ఆరాదించి వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి వాళ్ళ యొక్క మనసుల్ని పరలోకమున ఉంచాలనే ఉద్దేశంతోటి దేవున్ని ప్రార్థించటం జరుగుతుంది అదేవిదంగా ఆ రోజు జరిగే ప్రార్థనలో పాల్గొని ఈస్టర్ పండుగను ఘనవిజయంగా ముగించే విధంగా మనం జరుపుకుంటాం ఈ మన మతమైన ఆచారాల్లో ఒక భాగం